ఆంధ్రప్రదేశ్లో ప్రధాన వాతావరణ మండలాలు లేదా రకాలు ఏమిటి అంటే వాతావరణంలోని ప్రధాన మండలాలు అంటే ఉష్ణ మండలం ఉపఉష్ణ మండలము రుతుపవన మండలం సిల్క్ మండలం ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన వాతావరణ మండలాలు ఇవి సెంట్రల్ తెలంగాణలో జోన్ అధిక ఎత్తులో ఉన్న గిరిజన మండలాలు ఉంటాయి ఎక్కువగా వేసవి వేసవి అనేది మార్చి నుంచి మే వరకు ఉంటుంది ఈ వేసవిలో ఎక్కువ వర్షపాతం అనేది ఉండదు మార్చి ఏప్రిల్ మే జూన్ వరకి ఈ వేసవికాలం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వేడి కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ డిగ్రీస్ ఉన్నాయి ఈ ఈ అధిక ఎత్తులో ఉన్న గిరిజన మండలాలు అంటే మన సెంట్రల్ తె తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఎక్కువగా గిరిజనులు అడవులల్లోనే నివసించడం జరుగుతుంది వాళ్ళు అక్కడ వాతావరణంలోనే అన్ని సౌకర్యాల్ను సిద్ధం చేసుకోని అక్కడే జీవించటం జరుగుతుంది ఈ ఉష్ణ మండలం ఉప ఉష్ణ మండలం రుతుపవనం ఇవన్నీ మన జూన్ నుంచి అక్టోబర్ వరకి ఎక్కువగా వర్షపాతం అనేది ఉంటుంది ఈ వర్షపాతంలో పంటలు వేయడం జరుగుతుంది పంటలు పండించటం జరుగుతుంది అప్పుడేమో విత్తనాలు అనేటివి మొలకెత్తడం జరుగుతుంది ఇది మొదటి దశ అన్నట్టు పంట పండించడానికి ఈ జూన్ నుంచి అక్టోబర్లోపే వర్షాలు పడినప్పుడే పంటలు అనేటివి పండించడం జరుగుతుంది